మా దగ్గర ఆటోలు నడుస్తాయి మేము అనుకోకుండాా ఒక రోజు ఫంక్షన్కి వెళ్ళాం అక్కడ చాలా లేట్ అయింది లేట్ అయితే ఒక ఆటో ఉంది అక్కడ అన్న ఇట్లా మేము వెళ్ళాలి ఫలానా ఊరుకు వస్తారా అన్నా అంటే వస్తాం అమ్మ అనేసి తీసుకొచ్చాడు అమ్మ మీరు ఒంటరిగా ఉన్నారు కదా అమ్మ ఎట్లా అని అంటే అన్న మీరు ఉన్నారు కదా అన్న మేము మాకు పర్వాలేదు అన్నా అని చెప్పి ఆటో ఎక్కాము అన్న మా ఇంటి దగ్గర జాగ్రత్తగా మమ్మల్ని దింపారు ఆ నైట్ అన్నకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అన్న అడిగిన పేమెంట్ కంటే మేము ఎక్కువ పేమెంట్ ఇచ్చి మేము ఇంటికి క్షేమంగా వచ్చినందుకు సంతోషపడ్డాము అన్న పేమెంట్ ఎక్కువ ఇచ్చినందుకు అన్న సంతోషపడి ధన్యవాదాలు అన్నయ్య అని చెప్పినందుకు చాలా సంతోషపడ్డాడు